మేము చేసుకునే మతపరమైన పండుగలు ఏమిటంటే క్రిస్మస్ న్యూ ఇయర్ ఈస్టర్ ఇంకా కోత పండుగ గుడ్ ఫ్రైడే చేసుకుంటాము దీంట్లో క్రిస్మస్ అనేది ప్రముఖమైన పండుగ దీనిని క్రిస్మస్ రోజు పొద్దున్నే లేచి తల స్నానం చేసుకుని మంచిగా రడీ అయ్యి కొత్త బట్టలు కొనుక్కుని కొత్త బట్టలు వేసుకుని ఉదయాన్నే చర్చికి వెళ్తాం చర్చిలో కూడా క్రిస్మస్ ట్రీని కొని దానిని అలంకరిస్తాం చర్చిలో అందరు పిల్లలు కలిసి పశువుల పాకని తయారుజేసి క్రిస్మస్ రోజు ఆనందంగా సంతోషంగా ఉంటారు అలాగే ఉదయాన్నే చర్చిలో పాస్టర్ గారు బోధ చెప్తారు అది వింటాం ఇంకా క్రిస్మస్ అనేది చాలా సంతోషంగా జరుగుతుంది ఇంటికి అలాగే క్రిస్మస్ రోజున ఇంటికి చుట్టాలు వస్తారు అమ్మ తరుపు వాళ్ళు నాన్న తరుపు వాళ్ళు అందరూ కలుస్తారు అందరు కలిసి పిండి వంటలు చేసుకుని సంతోషంగా గడుపుతారు అలాగే బిర్యానీలు వండుకుని తింటారు ఇంకా క్రిస్మస్ రోజు సాయంత్రాన ఆటపాటలతో చిన్నపిల్లలు అందరిని సంతోషపెడతారు అలాగే నాటకాలు కూడా జరుగుతూ ఉంటాయి క్రిస్మస్ టైములో క్రిస్మస్ తాత వేషం వేసుకుని వచ్చేవాళ్ళందరికి చాక్లెట్లు పంచిపెట్టి అందరిని అలరిస్తాడు క్రిస్మస్ తాత అలాగే క్రిస్మస్ క్రిస్మస్ రోజు భోజనాలు కూడా అందరికి వండిపెడతారు రకరకాల వంటలు వండుతారు బిర్యానీ చికెన్ మటన్ ఫిష్ ఫ్రై ఇవన్నీ వండి అందరికి వండిపెడతారు అలాగే క్రిస్మస్ రోజున పిల్లలందరికీ కొత్త బట్టలు ఇంకా వారికిష్టమైన బొమ్మలు బహుమతిగా ఇస్తారు అలాగే న్యూ ఇయర్ రోజున కూడా అందరూ కలిసి చర్చిలో ఉండి ముప్పై ఒకటి రాత్రి ప్రార్థన పెట్టుకుని మొత్తమందరు ప్రార్థనలో ఉంటారు